మా పంటలు ఉపాధి మరియు నాణ్యతను మెరుగుపరచడానికి నేను వివిధ పద్దతులను ఉపయోగిస్తాను వీటిలో సరైన పంటలు ఎంపిక నేను పెంచే పంటలు మా ప్రాంతంలోని వాతావరణం మరియు మట్టి పరిస్థితులను సరిపోయేలా చూసుకుంటాను నేను పెంచే పంటలు కూడా మంచి దిగుబడి మరియు నాణ్యత కలిగి ఉండేలా చూసుకుంటాను సరైన వ్యవసాయ పద్దతులు నేను పంటను సరైన మార్గంలో సాగు చేస్తాను ఇది సరైన మొక్క జాతి సరైన నీటి పారుదల సరైన ఎరువులు మరియు సరైన కలుపు మరియు సరి పురుగు మందుల వాడకం వంటి విషయాలను కలిగి ఉంటుంది మెరుగైన పర్యవేక్షణ సాంకేతికత నేను నా పంటలను పర్యవేక్షించటానికి మెరుగైన సాంకేతికతను ఉపయోగిస్తాను నేను నా పంటను ఆరోగ్యం మరియు దిగుబడిని నిర్వహించడంలో నాకు సహాయ పడుతుంది పర్యావరణ అనుకూల పద్దతులు నేను పర్యావరణ అనుకూల పద్దతులను ఉపయోగిస్తాను ఇది నేల నీరు మరియు గాలిని కాలుష్యం చేయకుండా నిరోధించడంలో నాకు సహాయపడుతుంది ఈ పద్దతులను ఉపయోగించడం ద్వారా నేను నా పంటల ఉత్పాదక మరియు నాణ్యతను మెరుగు పరచగలిగాను ఇది నా లాభాలను పెంచటానికి మరియు నా కస్టమర్లకు నాణ్యతమైన ఉత్పత్తులను అందించటానికి నాకు నాకు సహాయపడుతుంది